నేను ఆన్లైన్లో ఫస్ట్ టైమ్ మా నాన్నగారు నాకు ఫోన్ కొని ఇచ్చారు అది దేనికి కొని ఇచ్చారంటే ఎమర్జెన్సీగా ఏదన్నా పనులు ఉంటే ఆయనకి కాల్ చేయడానికి నాకు ఫస్ట్ టైం ఆన్లైన్లో ఫోన్ కొన్నారు అది అసలా టచ్ స్కిన్ టచ్ స్క్రీన్ ఫోను ఎంత బాగుంది అంటే మై నా కుటుంబం మొత్తానికి ఆ ఫోన్ అంటే చాలా ఇష్టం అది నా మొదటి ప్రోడక్ట్ కాబట్టి దానికి నేనెంతో వ్యాల్యూ ఇచ్చేదాన్ని దాన్ని యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండు టచ్ అయితుంటే చాలా గట్టిగా దానికి పౌచెస్ అవన్నీ వేసి నీట్గా యూజ్ చేశాను దాన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను నా జీవితంలో మా నాన్నగారు నాకు కొని ఇచ్చిన మొదటి బహుమతి కాబట్టి నా ఈ ప్రొడక్టు నాకు చాలా నచ్చింది

ఇది నా జీవితంలో మర్చిపోలేని నా ఫస్ట్ ప్రొడక్ట్ నాకెంతగానో నచ్చింది నా జీవితానికి ఎంతగానో మా నాన్నగారు ఇష్టపడి నాకు ఎంతగానో ముచ్చటగా కొనిన ఫోన్ ఇది నా జీవితంలో ఇది మర్చిపోలేని సంఘటన ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్